భారత ఈయ వినోద పరిశ్రమ చాలా సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతుంది పంతొమ్మిదవ దశాబ్దంలో భారతదేశంలోని వినోద పరిశ్రమ ప్రధానంగా రంగస్థల నాటకాల మరియు సంగీత కార్యక్రమాలపై ఆధారపడి ఉంది ఇరవైయో దశాబ్దంలో చలనచిత్రాలు మరియు టెలివిజన్ భారతీయ వినోద పరిశ్రమల్లో ప్రధాన పాత్ర పోషించడం ప్రారంభించాయి ఇరవై ఒకటో శతాబ్దంలో భారతీయ వినోద పరిశ్రమ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది భారతీయ చలనచిత్రాలు టెలివిజన్ కార్యక్రమాలు మరియు సంగీతం ప్రపంచవ్యాప్తంగా పే ప్రేక్షకులను ఆకర్షించేస్తుంది భారతదేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన వినోద రూపాలు చలనచిత్రాలు భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద చలనచిత్రంగా పరిశ్రమల్లో ఒకటి భారతీయ చలనచిత్రాలు వివిధ శైలులు మరియు భాషలతో ఉన్నాయి భారతదేశంలో టెలివిజన్ ఒక ప్రధాన వినోద వనరు భారతీయ టెలివిజన్ కార్యక్రమాలు వివిధ శైలులు మరియు భాషల్లో ఉన్నాయి సంగీతం భారతదేశంలో ఒక ప్రధాన వినోద రూపం భారతీయ సంగీతం వివిధ శైలులు మరియు భాషల్లో ఉన్నాయి